నేను వీక్షించిన ప్రదేశాల్లో హైదరాబాద్ ఈ హైదరాబాద్ నైజాం ప్రభువులచే పాలించబడింది ఒకప్పుడు నైజాం ప్రభువులు హైదరాబాద్లో ఎన్ని అనేకమైన చారిత్రక కట్టడాలు కట్టారు ఇందులో ముఖ్యమైనది ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ ఒకప్పుడు నైజాం ప్రభువులు జలతీర్థతానికై నిర్మించారు ప్రజల యొక్క జలాల కోసం ప్రజలు కూడా దీన్ని వినియోగించేవారు కానీ ఇప్పుడు అర్థమైన వ్యర్ధాల వల్ల ఈ ట్యాంక్ బండ్ మురికి కాలుగా మారింది ఈ ట్యాంక్ బండ్ చుట్టూ వస్తే మనకి ముందుగా సెక్రటేరియట్ నూతనంగా కట్టిన సెక్రటేరియట్ కనిపిస్తుంది ఇది కేసీఆర్ గారి పాలనలో కట్టించబడింది ప్రస్తుతం సెక్రటేరియట్ ప్రస్తుత సీఎం అక్కడ చూసుకుంటున్నారు తరువాత మనకి ఇక్కడ లుంబినీ పార్క్ ఉంటుంది పిల్లల పిల్లలకు ఆటపాట మరియు వినోదం ఈ లుంబిని పార్క్లో చేయవచ్చు అలాగే మనం హుస్సేన్ సాగర్ బోటింగ్లో కూడా ఇక్కడ బోటింగ్ వల్ల హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బుద్ధుని విగ్రహం వరకు సిప్లో ప్రయాణించి అక్కడి నుండి వీక్షించచ్చు ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ ప్రక్కన మనకి నూతనంగా అలాగే నూతనంగా కట్టిన అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఏడు ఫీట్ల అడుగుల విగ్రహం అది దాని ప్రక్కన ఎన్టీఆర్ గార్డెన్ ఆయన సమాధి యొక్క మెమోరియల్గా కట్టబడింది ఎన్టీఆర్ గార్డెన్ ప్రక్కన మనకి పిల్లలు ఆడుకునే ఇంకో ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఉంది ఈ ఎన్టీఆర్ గార్డెన్లో పిల్లలకు ఆడుకునేందుకు అలాగే పెద్దల కాలక్షేపానికి దీన్ని వినియోగిస్తారు అలాగే ట్యాంక్ బండ్లు వి విగ్రహాలను వేయడం వల్ల కలుషితమైనది ఎన్టీఆర్ గార్డెన్ అలాగే లావా హైదరాబాద్ అనే బిందువు వరకు ఇక్కడ గణేషుని గణేషుని విగ్రహాలు వేస్తారు ఈ విగ్రహాలు వేయడం వలన జలాలు అనేది కలుషితమైనవి అలాగే ట్యాంక్ బండ్ నడిబొడ్డున చూస్తే దాని చుట్టూ మనకి జలవిహార్ పార్క్ ఉంటుంది అక్కడ జల విహార్ పార్క్లో మనకి పిల్లల యొక్క సందర్శకులు అలాగే పెద్దలు వినోదం కొరకు జలవిహార్ పార్క్లో వస్తారు దాని ప్రక్కనే నూతనంగా కట్టిన బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ప్రక్క ఆ బ్రిడ్జ్ ప్రక్కన సంజీవయ్య పార్క్ అక్కడ మన జాతీయ జెండా ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది అలాగే దాని ప్రక్కన మనకి ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ రోడ్డు మీద చూస్తే అమరవీరుల విగ్రహాలు అలాగే వారి జీవిత చరిత్రలు అనేవి లిఖించబడి బడ్డాయి ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ ప్రక్కన మనకి అలాగే వెంకటేశ్వర స్వామి కొలువైన బిర్లా మందిరము ఉన్నది ఇది కూడా చా నవాబుల వారి చారిత్రక కట్టడము బిర్లా మందిర్ దాన్ని పూర్తిగా పాల రాయితో కట్టారు లుంబిని పార్క్ ఎదురూగా నూతనంగా కట్టిన అమరవీరుల స్తూపం ఉన్నది దీన్ని మన తెలంగాణలో తెలంగాణ అమరవీరులకు అమరవీరుల కోసం స్థాపించబడింది అలాగే మన బిర్లాం హైదరాబాద్లో ఇంకా చాలా చోట్ల చూస్తే మన జగ మన జగన్నాథ్ టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉన్నది జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందంటే ఒడిస్సా లో ఉన్న నిజమైన జగన్నాథ్ టెంపుల్ని ఎలా వీక్షిస్తామో అలాగే మన హైదరాబాద్లో కూడా ఉన్నది ఇంకా మనకి మినీ తిరుమల అని వెంకటేశ్వర్ల గుడి ఉంటుంది ఎలా అయితే ఆంధ్రలో ఉన్న తిరుపతి ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ మనం చూడవచ్చు వెంకటేశ్వర్ల గుడి అలాగే మెట్లు స్వర్ణ గోపురం అనేది అచ్చం మన తిరుపతి లాగానే ఉంటుంది దాని ప్రక్కనే మన గోల్డెన్ కృష్ణా టెంపుల్ ఉంటుంది ఆ గోల్డెన్ కృష్ణా టెంపుల్ విశేషమేంటి అంటే ఆ గోపురం అనేది బంగారంతో క కట్టించబడింది ఆ ఆ గోల్డెన్ టెంపుల్లో లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉంటారు అలాగే మన హైదరాబాద్ ఇంకా సిటీలో చూసుకున్నట్టయితే మన ఐ ఐటి కంపెనీ అనేది ఎంతో అభివృద్ది చెందింది మన హై టెక్ సిటీ కానీ అమీర్ పేట్ ఇటువంటి ఇటువంటి ప్రాంతాల్లో ఐటి క్లబ్బులు అనేవి ఏర్పాటు చేసారు ఇది మన మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ గారు ఎన్నో స్థాపించారు కాబట్టి మనకు మన హైదరాబాద్ ఇప్పుడు ఫారెన్ లాగా తిలకించబడింది